మనకు రవాణా సులభతరం చెయ్యడంలో టికెట్లు బుక్ చేసుకోవడంలో హోటల్ బుక్ చేసుకోవడంలో అప్డేట్ చేయ చెయ్యబడిన ప్రయాణ సమయం ప్లాట్ఫామ్ నెంబర్లు స్టేషన్ లేదా బస్ డిపో ఉన్న స్థలాలను తెలుసుకోవడంలో సాంకేతికత ఎలా సహాయ పడిందంటే ముందే అన్ని తెలుసుకోవడంలో టికెట్లు ముందే బుక్ చేసుకోవడంలో ప్రయాణ సమయం తెలుస్తుంది అలానే ప్లాట్ఫామ్ నెంబర్లు లేదా ప్రయాణ సమయం ముందే మనకి హెచ్చరిస్తారు దానివల్ల దాని వల్ల ప్రయాణం సులభంగా సాగుతుంది